హలో ఆన్లైన్ డెలివరీ చేయాలి కేకు మూడు వందల కేకు క్రిస్మస్ పార్టీ

మూడు వందల కేకు వంద జాంగ్రీ రెండు వందలు జిలేబీ చుట్ట కోవా వంద కావాలి ఇంకేం వద్దు మేడం కేకు హండ్రెడు

ఇంకా ఏమి ఎక్స్ట్రా వద్దు అవే పార్సెల్ చేయండి ఓకే షేర్ చేస్తాను

ఓకే షేర్ చేస్తాను మేడం చాక్లెట్ కేక్ ఒకటి పంపించండి టూ కేజీస్ పంపించండి ఓకే మేడం ఓకే తొందరగా పంపించండి మేడం తొందరగా షేర్ చేస్తాను ధన్యవాదాలు